మా సొంత పొలంలో తోట వేయడానికి మా తల్లి తోట నాటుకోవడానికి మా తల్లిదండ్రులకు నేను నా కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది సో సలహాలు అంటే నేను బైపిసి చదువుకోవడం వల్ల నాకు మా తరగతిలోని ఉపాధ్యాయులు వ్యవసాయం గురించి పాఠాలు వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అంటే పంటలు ఎలా పండించాలి విత్త ఎలాంటి విత్తనాలు సేకరించాలి అనేటువంటి విషయాలు గురించి మా ఉపాధ్యాయులు చెప్పడం నేను చాలా బాగా వినేదాన్ని ఆ విన్నదాన్ని బాగా గుర్తు పెట్టుకొని మనం కూడా మంచి మంచి వ్యవ వ్యవసాయం చేయడంలో మంచి అనుభవం కలిగి ఉండాలి అనేసి అనుకునేదాన్ని అనమాట సో ఇలాగా చదువుకోవడం వల్ల మా తల్లిదండ్రులకు కొన్ని సలహాలు చెప్పడం జరిగింది అవి ఏంటంటే మా అమ్మ నాన్నకి ఇద్దరికీ కూడా చెప్పి చెప్పింది ఏంటంటే అమ్మ మొదట నే నేలను బాగా రెండు మూడు సార్లు దుక్కి దున్ని చదును చేసి పే చేయాలి తర్వాత అది పైన వచ్చినటువంటి కలుపు మొక్కలను ఏరి ఏరి పారేసియాలనమాట భూమిని గుల్లపరచాలి తర్వాత నీరు పెట్టి బాగా దుక్కి దున్ని పాదులుగా చేసుకోవాలి తర్వాత పాదులుగా చేసుకున్న తర్వాత విత్తనాలు ఎంచుకోవడంలో కూడా మంచి రకం అంటే హైబ్రిడ్ విత్తనాలను సేకరించాలనమాట హైబ్రిడ్ విత్తనాలను వాళ్లు హైబ్రిడ్ స్ విత్తనాలు అంటే వాళ్లు శుద్ధిచేసి పెడతాఋ అనమాట అలాంటి విత్తనాలు అయితే బాగా మొలకలు వస్తాయి మంచి రాబడని ఇస్తాయి అనమాట వా శుద్ధి అంటే హైబ్రిడ్ విత్తనానికి తగిన వాతావరణం కల్పించాలి తగిన వాతావరణం అంటే ఒక గింజను వేసి దానికి నీళ్లు కట్టకుండా అట్లే వదిలేస్తే చెట్లేమన్న వస్తాయా ఏం రాదనమాట అలాగే నేలను బాగా దున్ని తర్వాత నీళ్లు నీళ్లు పెట్టి తర్వాత విత్తనం నాటితే దానికి అనుకూలమైన వాతావరణం కలగడం వల్ల మొలకలు అనేది వస్తుందనమాట సో అలాగ చేయడం వల్ల మొక్కలు అనేది బాగా పెరుగుతుంది ఆ మొక్కలు కొంచెం పెద్దదయిన తర్వాత ఆ మొక్కతోపాటు కలుపు మొక్కలు కూడా రావడం మనం గమనిస్తుంటాం ఈ కలుపు మొక్కలని అంటే పంట మొక్క కొంచెం సైజుకి వచ్చిన తర్వాత అంటే తవ్వడానికి సరిపడే విధంగా వచ్చినప్పుడు ఏం చేయాలి రా అంటే ఆ కలుపు మొక్కలని ఏరి అంటే కలుపు తీయాలి అనమాట కలుపు తీసేటప్పుడు కూడా ఆ మొక్కలని పాడు చేయకుండా పంట మొక్కల్ని జాగ్రత్తగా బాగా తెలిసిన వాళ్ళ దగ్గర కొంచెం ఓపికగా కలుపు తీయించాలి అనమాట తరువాత కొన్ని రోజుల తర్వాత మొక్కలు కొంచెం సై కొంచెం సైజు పెరుగుతుంది సైజు పెరిగిన తర్వాత ఇంకొన్ని రోజులు తర్వాత చెట్లు అంటే పంట మొక్కలు బాగా పెరుగుతాయి అంటే కాయలు పూత పూత పూత పూసే సైజుకి వచ్చేటప్పుడు వాటికి పూత కొన్నిసార్లు పూత కూడా నిలవకుండా ఉంటాయి అనమాట సో అలాంటి పూత నిలవడానికి కొన్ని మందులు కూడా చల్లుతారు అనమాట తర్వాత చెట్లకి అంటే పంట మొక్కలకి చీడ పీడలు లేకుండా యూరియా సల్ఫేటు తర్వాత ఏదైనా సేంద్రీయ ఎరువులు వెయ్యాలి వేసిన తర్వాత ఒక రోజు తర్వాత మళ్లీ నీరు నీరు పెట్టాలి కొన్ని రోజుల తర్వాత పూత బాగా నిలుస్తుంది కాయలు కూడా బాగా కాస్తాయి అనమాట కాయలు నాణ్యత కూడా బాగా వస్తాయి ఒకవేళ కాయలు కూడా పుచ్చులు అలాంటివి ఏమైనా ఉంటే దానికి కూడా తగిన మందులు అంటే ఆకును కాయను తీసుకొని వెళ్లి మనం మందుల అంటే మందుల షాపులో ఇస్తే వాళ్ళే తగిన అంటే ఆ చీడ చీడని ఆ పుచ్చుని తొలగించేటువంటి మందులు ఇవ్వడం జరుగుతుంది అనమాట సో ఆ ముందుని తీసుకొని వచ్చి మనము స్ప్రేయింగ్ మిషన్లో స్ప్రే చేస్తే పుచ్చులు పోతాయి చీడ చీడ పీడలు పోతాయి అనమాట ఇలాగ చేయడం ద్వారా వ్యవసాయం అనేది కూడా వ్యవసాయంలో చెట్లు బాగా ప పంట మొక్కలు బాగా వస్తాయి అలాగే రాబడి అధిక రాబడి కూడా వస్తుంది అనమాట సో నాకు తెలిసినటువంటి విషయాలు అంటే నేను మా ఉపాధ్యాయులు నాకు చెప్పినటువంటి విషయాలు మా తల్లిదండ్రులతో స్వయంగా నేను చెప్పి వారికి తోడుగా ఉండి వ్యవసాయంలో కొంచెం సహాయపడ్డాను అదేవిధంగా కొన్ని సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది నా సలహాలు సూచనలు మేరకు మా తల్లిదండ్రులు కూడా వ్యవసాయం చేయడం వల్ల మాకు చక్కటి ఫలితం వచ్చిందనమాట సో అప్పుడు మా తల్లిదండ్రులు కూడా అరే పర్వాలేదు మా అమ్మాయి చెప్పిన విధంగా మేం పాటించటం వల్ల మాకు కొంచెం మంచి ఫలితం అనేది దొరికింది అనేసి కొంచెం సంతోషపడ్డారు అనమాట నాకు కూడా వ్యవసాయం చేయాలనే ఉంటుంది కాకపోతే ఇంకా మనము అదే పనిగా అక్కడే ఉండి చేసుకోలేము కాబట్టి ఇంక జాబ్ అలాంటిదే ఏదైనా చేయాలనేసి అనుకునేదాన్ని